పాల ఉత్పత్తి శరీరనిర్మాణం వృద్ధి రేటు ఆహార వినియోగ సామర్థ్యం మంచి పాల ఉత్పత్తి దృఢమైన ఆరోగ్యం తక్కువ వ్యాధి ప్రబలు ప్రబలుతనం బలమైన కాళ్ళు మృదువైన తోలు కాంతివంతమైన కళ్ళు తక్కువ ఆహరం తినడం నీరసంగా ఉండటం అనేది అనారోగ్య సంకేతం పాల పాలు ఉత్పత్తి స్థిరమైన పాల ఉత్పత్తి పాల నాణ్యత మంచిగా ఉండాలి చర్మం మరియు వెంట్రుకలు మృదువుగా ఉండాలి చర్మ వ్యాధులు లేకుండా చూడాలి పశువుల ఎంపిక ఆరోగ్యం సంరక్షణ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం పశు వైద్యుల సహాయ శాఖ అధికారులు రైతు సహకార సంఘాలు వంటి వర్గాల నుంచి సలహా తీసుకోవడం ఉత్తమం అదనంగా స్థానికంగా అనువాబ్ అనువాబ్ అనుభవజ్ఞులైన రైతులు పశు పరిశోధన కేంద్రాలు కూడా మార్గదర్శకతను అందిస్తాయి మంచి జాతులు గుర్తించేందుకు కింది అంశాలను పైన అంశాలను పరిగణించాలని కోరుతు మరికొంత సమాచారాన్ని మరికొంత విలువైన సమాచారాన్ని అందిస్తున్నాను అదేవిధంగా శ్వాస మరియు చెమట విసర్జన మామూలుగా ఉండాలి అధికంగా చెమటపట్టడం అనారోగ్య సూచకం